హలో అదేనండి నేను పొద్దున మీ ట్యాక్సీ బుక్ చేశాను కదా బస్టాండ్ దగ్గరికి వస్తా అన్నారు ఇంకా రాలేదండి నేను మీ కోసం ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్న అండి ఎక్కడ వర ఎక్కడున్నారండి మీరు అదేంటండి ఎప్పుడో వస్తారన్నారు ఇప్పటి మీరు వరకూ రాలేదు ఆహా బస్టాండ్ దగ్గర్లో ఉన్నారండి నేను బస్టాండ్ దగ్గరే ఎదురుగా ఉన్న ఒక కిరాణా కొట్టు దగ్గర ఉన్నానండి హలో ఉన్నారండి త్వరగా రండి ఇక్కడ మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను కిరాణా కొట్టు దగ్గర మీ కోసం నేను చాలా సేపటి నుంచి మీ కోసం నిలుచున్నానండి నేను అలాగే కొద్ది కొద్దిగా నిదానంగా వస్తేనండి నిదానంగా మీకు కనిపిస్తానండి కొద్దిగా ముందుకు రండి కొద్దిగా బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను నేను కనిపించానా అండి ఓకే అండి